భారతదేశంలో సాంకేతిక విద్యా వినోదం వాణిజ్యం మరియు రవాణా వంటి రంగాలలో భారతదేశాన్ని అనేక విధాలుగా మార్చిన అనేకమంది వ్యాపారవేత్తలు పారిశ్రమకవేత్తలు చాలామంది ఉన్నారు ముఖ్యంగా భారత ఉపఖండం దక్షిణ ఆసియా యొక్క గొప్ప భూగా భూభాగం ప్రపంచంలోని పురాతన మరియు అత్యంత ప్రభావంతమైన నాగరికతలలో ఒకటి ఈ ఆర్టికల్ లో చారిత్రక ప్రయోజనాలు భారతదేశమని పిలవబడుతుంది అలాగనే హిందుస్థాన్ సుమారు హాస్పిటల్ నుంచి ప్రతి ఒక్కటి స్థాపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగనే మనకోసం తన త్యాగంతో గొప్ప సేవ చేసిన ఈమె ఈమె కూడా ఉన్నారు ఎవరంటే మదర్ థెరిస్సా వాళ్లు కూడా అలాగనే కలరా మహమ్మారి పౌరాకుల ఉద్యమాలు రచ్చన్న యుద్ధం అలాగనే చాలామంది స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చి పెట్టిన వీరులు కూడా ఉన్నారు ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మన భారతదేశాన్ని చాలామంది గొప్పవాళ్లు పరిపాలిస్తున్నారు అలాగే మనం చెప్పుకోదగ్గ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఉన్నారు వారిలో మనం ఎవరైతే రతన్ టాటా గురించి తెలుసుకుందాము ఆయన టీసిఎస్ యొక్క ఫౌండర్ ఎవరైతే టాటా కన్సల్టి సొల్యూషన్ ని పెట్టుకో ఆ కంపెనీ ని పెట్టుకోనున్నారు ఆయన రతన్ టాటా ఈయన కూడా మరియు ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యాపారవేత్త ఎవరు అన్నట్లయితే అయన అంబానీ అంబానీగారు కూడా వీరిలో ముఖ్యమైన వారు అలాగానే కొన్ని డేటాను కూడా ఆయన మనకి తక్కువ ధరకే అందిస్తున్నారు ఎక్కువ వ్యాపారాలు రిలియాన్స్ లు అవన్నీ కూడా అనిల్ అంబానీవే మరియు రతన్ టాటా వారు టాటా కారు ని టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ని ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు అలాగనే మన జీవితంలో వచ్చిన మార్పు గురించి ఏమనుకుంటున్నాను అన్నట్లయితే ఈ నాయకులు కానీ ఇప్పుడున్న వ్యాపారవేత్తలు కాని అందరూ మన దేశాన్ని పరిపాలించినట్లే అవుతుంది ఎందుకు అనగా వాళ్లు ఉన్నట్లయితేనే మన దేశ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది అలాగనే మన స్టాక్ మార్కెట్ లన్నీ లాభాలలో వెళుతుంది అలాగనే దేశానికి రైతు ఎలానో వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కూడా అలాగనే దానిలో చాలా మంది ప్రజలకు మంచి చేయాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అన్నట్లయితే రతన్ తాత తన సంపాదించిన దానిలో అరవై శాతం పేదవాళ్ళకి వృద్ధులకే పంచుతున్నారు కావున మన భారతదేశంలో అందరికీ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే అందరూ వాళ్లు మనకి ముఖ్యమే అని నేను చెబుతున్నాను అలాగనే వీరి కారణంగా ఏం మారింది అనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరు పేద జీవితాలు మారిందని నేను అనుకుంటున్నాను